హలో నేను మీ రెస్టారెంట్లో ఒక టేబుల్ని లభ్యత కోసం ఫోన్ చేశాను నేను నా ఫ్యా కుటుంబంతో మొత్తం పది మందిని కలిసి వస్తున్నాము మీ రెస్టారెంట్కి వస్ రావాలి అని అనుకుంటున్నాము సో నాకు తెలవాల్సినది ఏమి ఏమి అంటే మీది మాకు టేబుల్ లభ్యత ఉందా లేదా వెళ్ళాలి అనుకుం అందుకు ఏ టైం ఏ సమయంలో మాకు లభ్యత ఉన్నదీ పా పార్కింగ్కి ఇబ్బంది లేకుండా ఉందా లేదా మీ మీ దాంట్లో నాకు తెలుసుకోవాలని ఉన్నది అంటే ఈ రెస్టారెంట్ మీరు ఏ సమయానికి మూసేస్తారు అని కూడా నాకు తెలుసుకోవాలి అని ఉన్నది ఎందుకంటే మేము కొంచం లేట్ ఆలస్యంగా రావచ్చు ఇంకా ఆలస్యంగా వెళ్ళచ్చు సో అందుకని ఈ మా సమయంలో మీరు ఈ రెస్టారెంట్ తెరిచి ఉంటుందా లేదా అది మీరు నాకు ముందు చెప్పగలు చెప్పగలగాలి అది చెప్ అది చెప్తేనే కాని నేను నా టేబు నా టేబుల్ లభ్యతను నేను అంగీకరిస్తాను పార్కింగ్ కూడా నాకు సౌకర్యంగా ఉంటేనే మాత్రమే నేను మీకు మీ రెస్టారెంట్కి రావాలి అని అనుకుంటాను ఎందుకు అంటే పార్క్ పార్కింగ్ లేకుండా వాహనాన్ని రోడ్ మీద పెడితే అది ఎప్పుడు ఏదన్న యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి పార్కింగ్ కూడా ఉంటేనే నేను మీ రెస్టారెంట్కి వస్తాను అంటే మాకు ఏ సమయంలో మీరు రెస్టారెంట్ని మూసేస్తారు అనేది కూడా తెలుసుకోవాలని ఉంది ఇంకా అక్కడ ఏవేవ్ ఏమేం వంటకాలు వండుతారని మీరు అది కూడా నాకు చెప్ప చెప్పగలుగుతారా మీరు ఎందుకంటే మేము మొత్తము వెజ్ ఐటమ్స్ శాకాహారం మాత్రమే తిన్న తింటాము సో మాకు సాక్ శాకాహారం దొరుకుతున్నాయా లేదా అని తెలుసుకోవాలని ఉన్నది